నేను తీరికగా ఉన్న సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు టీవీ చూడటం టీవీలో ఏమైన మంచి ప్రోగ్రామ్స్ వస్తే అవి చూడడం లేదా మూవీస్ చూడడం అలాగే ఫోన్స్లో ఏమన్న షోస్ వస్తే లేదా యూట్యూబులో ఏమన్న షోస్ ఉన్న ఇలాంటివి అన్నీ కూడా చూస్తాం ఎంటర్టైన్మెంట్ సంబంధించినవి అన్నీ ఖాళీ సమయాలలో చూస్తాం అలాగే బయట ఏమన్న ఖాళీగా ఉన్నప్పుడు మిత్రులతో కలిసి మూవీస్కు కూడా వెళ్తాము ఖాళీ సమయాలలో